నా పనిని ప్రభావితం చేసే కళాకారులు అంటే స్పెషల్గా ఎవ్వరులేరు ఉద్యమకారుని కారులు ఉన్నారు ఎందుకంటే కళ ఉద్యమకారులు అనేది వాళ్ళు ప్రజల చైతన్యం ప్రజల చైతన్యం తెప్పిస్తూ వాళ్ళు డ్రాయింగ్ గీస్తారు కాబట్టి నాన్ నేను వాళ్ళను చూసి ఇష్టపడుతాను అట్ల ఒక్కరనే కాదు వాళ్ళకి ఒక ఉద్యమం ఉంది కాబట్టీ నేనూ ఒక్క ఒక్కరిని స్పెషల్గా ఇష్టపడను అందర్నీ ఆ సమూహాన్ని మొత్తాన్ని ఇష్టపడుతాను ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో చైతన్యం వచ్చేల బొమ్మలు గీసి వాళ్ళు పోస్టర్లు చేస్తారు మళ్ళీ స్పెషల్గా గీసిన వారు ఎవరో కూడ వాళ్ళ దాని కింద వారు వారి పేరుని రాసుకోరు వారి పేరుని రాసుకోడానికి ఇష్టపడరు వారిని చూసి నేను బాగా ఇన్స్పైయర్ అవుతాను ఇన్స్పైయర్ అయి నేను కూడా ఫ్యూచర్లో పైసలు ఆశించకుండా మనీ గురించి ఆలోచించకుండా నేను ప్రజల్లో మంచి చైతన్యం తీసుకురావాలి ప్రజలు బాగుపడాలి ప్రజల దృష్టి చైతన్యం వైపు మొగ్గు చూపించాలి అని ఉద్దేశం తోనే నేనను ఇప్పట్నుండి కృషి చేస్తునాను నేను కృషి చేస్తూ అన్ని మెళుకువలు గీయడంలో నేర్చుకుంటున్నాను ప్రజా చైతన్యం కోసం ప్రజల కృ కృషి కోసం మన చెడు రాజకీయాలు పోగొట్టి మంచి ఈ మంచి ఉద్యమకారూల్ని తీసుకువచ్చి మనకు మంచి ప్రజాస్వామ్యం ఏర్పడాలంటే ఫస్ట్ మా ఉద్యమ కళాకారుల వల్లనే సాధ్యం అవుతుంది అందుకోసమే నేనివిధంగా చేస్తాను ఈ విధంగా చేయడానికే ఇష్టపడుతాను